తెలంగాణలో సాంస్కృతిక రంగం వ్యాప్తి చెందడంలో కొన్ని ప్రధాన అడ్డంకులు ఉన్నాయి ముఖ్యంగా హక్కులపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కళాకారులకు తగిన గుర్తింపు రావడం లేదు గ్రామీణ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సరైన వేదికలు లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ఇంకా వేదికలపై ప్ర ప్రదర్శన టీవీ మొబైల్ వంటి డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా ప్రజల్లోకి ఆకర్షణగా మారాయి దీనివల్ల సాంకేతిక కళలు వేషధారణలు నాటకాలు వంటి సంప్రదాయాలు కళలు క్రమంగా తగ్గిపోయాయి ఇదేవిధంగా ప్రజల్లో ఆసక్తి కూడా ఆధునిక రంగాల వైపు మారుతుంది దీనివల్ల చాలామంది వేషధారులు నాటకాలు వేసుకునే వ్యక్తులు కళాకారులు చాలా నష్టపోతున్నారు బుర్రకథలు హరికథలు వంటి ఎన్నో పురాతనమైన వేషాలు చాలా తగ్గిపోయాయి మనం ఇవన్నీ పుస్తకాల్లో చూడడానికి మాత్రమే లభించే విధంగా మారుతున్నాయి ఈ పరిస్థితిని మనం మెరుగుపరచాలంటే ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు కూడా కలిసి చర్యలు తీసుకోవాలి కళాకారులకి మనం ఆర్థిక సాయంగా నిలవాలి వేదికలు వంటివి మనం ఏర్పాటు చెయ్యాలి చాలా మంది మనం అందరం కలిసి వేదికలు శిక్షణ శిబిరాలు ఏర్పాట్లు చెయ్యడం వల్ల అనేకమంది కళలను నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు కళను మనం ఎంతగా చూపెడితే ఆ కళ అంతా ప్రసిద్ధి చెందుతుంది అలాగే విద్యా వ్యవస్థలో ఈ కళను మనం ప్రధానంగా వివరించాలి పిల్లల్లో ఆసక్తి పెంచాలి అప్పుడు మాత్రమే సాంస్కృతిక రంగం బలపడుతుంది పిల్లల్లో కూడా అవగాహన వస్తుంది మన పుస్తకాలలో హరికథ బుర్రకథ వంటి వాటి గురించి మన కవుల గొప్పతనం గురించి వారి వారి యొక్క గొప్ప సాధనల గురించి కలల గురించి మనం ఎంతవరకు వీలైతే మన పుస్తకాలలో రాయాలి అప్పుడే పిల్లలకి వాటి మీద ఆసక్తి కలుగుతుంది వేదిల వేదికలకు వెళ్ళి చూడాల్సిన అవసరం ఆసక్తి కూడా పిల్లల్లో పెంపొందించవచ్చు దానివల్ల మనం కొంత మేరకు మన కళాకారులకు మనం సహాయం చెయ్యవచ్చు అలాగే కళాకారులకు ఆర్థికంగా సహాయం చెయ్యడం కూడా మన బాధ్యత కళ ఉంటేనే మన దేశానికి వెలితి అనేది ఉండదు